ఏమండి ఏం చేస్తున్నారు వంట అయిందా లేదండి ఇంకా చేయాలి చికెన్ తేవడానికి వెళ్ళారు అన్నయ్యగారు అవునండి అవును అదే అండి మేము బాగున్నాం అండి ఇదిగోండి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయించాలని అనుకుంటున్నాం

అదే అండి కొత్తది కొన్నారు స్థలం కొన్నారు కన్స్ట్రక్షన్ చేయిద్దామని చూస్తున్నారు మొన్న ఇక్కడ భూమి పూజ అవి అయినాయి ఇదే మీ జగన్నాథపురంలో అండి మనకు దగ్గరలో దూరమైతే మళ్ళీ మేము స్కూల్కు అది ఇబ్బంది అయిపోద్ది కదా పిల్లలకి అందుకని పక్కకు కట్టించుకున్నాం అన్నమాట అక్కడ ఏంటంటే త్రీ బెడ్రూమ్సూ అలా వచ్చేలాగా పెద్దగా వేయుంచుకుందాం అనుకుంటున్నాం పిల్లలకి అది సరిపోద్ది కదా అని

లేదండి ఇప్పుడు బాగా ఎక్కువ అయిపోయినాయి ఇసుక సిమెంట్ ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి కదా కాంట్రాక్ట్కి ఇస్తే కనుక ఇప్పుడు మాకు ఒక యాభై అడుగుతున్నాడు యాభై లక్షలు కానీ మరి ఇంక ఇల్లు అన్నాక తప్పదు కదండి అంత పెట్టుకోవాలి కదా మరి

అదే అదే అందుకని ఇంక అన్నయ్యగారు ఎలాగో లోన్ పెట్టుకొని ఇంకా మొత్తం కొంచెం గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఇంక అది పిల్లలకు ఉంటుంది కదా అని చెప్పి చేద్దాం అని అండి ఇదిగో ఇది కూడా ఇప్పుడు మా ఇల్లు పాతది ఉంది కదా ఇప్పుడు ఇది బాత్రూమ్ అది కొంచెం వాటర్ అది లీక్ అవుతుందని చెప్పి అది కూడా కొంచెం రీమోడలింగ్ చేయిద్దాం అనుకుంటున్నాం ఇదిగోండి ఇదే

అయితే మేము చెప్తాం అండి మాకు తెలిసిన వాళ్ళే గదా మీకైతే కొంచెం తగ్గించి చెప్తారు ఏమంటారు ఇదేనా మీ ఇల్లు వంటగది చేయిద్దాం అనుకుంటున్నారా ఆహా అయితే నేను అడుగుతాను అండి మీకైతే తగ్గిస్తారు లేండి ఎందుకంటే మన వాళ్ళే కదా నేను చెప్తాను ఇదిగోండి అన్నయ్య గారు వచ్చేసారు అయితే చికెన్ తెచ్చారు వంట వండుకొని మళ్ళీ వస్తాను బాయ్